భారతదేశం ఫ్యాషన్ పట్ల నాకున్న అభిప్రాయం చాలా మంచిది అండి ఎందుకు అంటే అప్పటి నుంచి అప్పటి కాలం నుంచి అయినా మునుపటి నుంచి అయినా మంచి సాంప్రదాయాన్ని చూసేది అన్నమాట అంటే మంచి పద్ధతిగా చీర కట్టుకోవడం మంచిగా డ్రెస్సులు వేసుకోవడం ఏదైనా కట్టు బొట్టు ఏదైనా భారత దేశ ఫ్యాషన్ అనేది చాలా బాగుండేది కానీ ఇప్పుడు మునుపటి నుంచి ఇప్పుడు పోలిస్తే మాత్రం బట్టలు అయితే నిజంగా చాలా మారాయి అండి మునుపటి బట్టలతోని ఇప్పటి బట్టలు పోలిస్తే అయితే అసలు ఇప్పుడున్న పిల్లలు కూడా అసలు అంటే అప్పటి బట్టలు ఆసలు వేసుకోడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే అవి మొత్తం ఫుల్లుగా ఉంటాయి అవి ఫ్యాషన్గా ఉండవు కాబట్టి కానీ ఇప్పుడు వచ్చిన బట్టలు అయితే నిజంగా పిల్లల్ని మార్చేసినాయి ఈ సంప్రదాయాల్ని మార్చేసినాయి మొత్తం మన భారతదేశం ఫ్యాషన్నే మార్చేసినాయి మునుపటి బట్టలు అంటే అవే చాలా బాగుండేవి అవే అవి వేసుకోవడం వల్లనే చాలా అందంగా ఉండేది కానీ ఇప్పుడు పిల్లలకు తెలియకపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన క్రొత్త బట్టలు క్రొత్త ఫ్యాషన్ ఫ్యాషన్ అనుకుంటాను క్రొత్త బట్టలను పట్టుకోని ఉంటారు కానీ నిజంగానే అండి మునుపటి బట్టలు మునుపటి వా మునపటి బట్టలతోనే అందం ఉండేది ఆనందం ఉండేది ఇప్పుడు బట్టల వల్ల బయటకి పోతే చాలు అసలు అంటే ఇప్పుడు పేరెంట్స్కి తెలియదు కదా అది ఫ్యాషన్ ఫ్యాషన్ అని కానీ వాళ్ళు ఏమంటారు చినిగిపోయినవి వేసుకొచ్చుకున్నావు ఏంటి అంటారు కానీ అది ఇప్పుడు ఫ్యాషన్ అని వాళ్ళకు తెలియదు కానీ అప్పట్లో వాళ్ళకు ఎట్లా ఉండేదంటే మొత్తం ఫుల్లుగా అది పెళ్ళి అయినోళ్ళు అయినా కాకున్నా ఎవరైనా ప్రతీ ఒక్కరు పెళ్ళైనవాళ్ళు ఏమో చీరలు కట్టుకునేది పెళ్ళి కాని వాళ్ళేమో లంగావోణీలు వేసుకునేది ఇట్లా వాళ్ళని గుర్తుపట్టేది కానీ ఇప్పుడు పెళ్ళైనవాళ్ళు చినిగిపోయిన బట్టలే వేసుకుంటారు పెళ్ళి కానోళ్ళు చినిగిపోయిన బట్టలే వేసుకుంటారు అంటే ఇక్కడ పెళ్ళయిన వాళ్ళు కానోళ్ళని కాదు ఏంటి అంటే ఒక కట్టు బొట్టు అనేది ఉండాలి ఒకరికి అంటే ఈ బట్టలు వేసుకోవాలని ఉండాలి చినిగిపోయినవి వేసుకొని అట్లా ఉండొద్దన్నమాట నా ఉద్దేశం ప్రకారం అయితే మునుపటి బట్టలతో పోలిస్తే మాత్రం ఈ ఈ బట్టలైతే మారాయని నేను అనుకుంటున్నాను అండి మళ్ళీ భారతదేశంలో ఫ్యాషన్పై ఎట్లా అంటే మా ఫ్యాషన్ ప్రభావం చాలా ఎక్కువ ఉంది అసలు ఎట్లా ఉందంటే ఈ ఈ కాలం పిల్లలు అసలు ఈ అప్పటి తరం బట్టలు అసలు వేసుకోనీకి ఇష్టపడరు కనీసం వేరేవాళ్ళు ఎవరైనా వేసుకున్నా కూడా ఎట్లా చూస్తరంటే హేళన చేస్తూ వాళ్ళని అట్లా ఉందేంటి నీ డ్రస్సు ఇట్ల ఉందేంటి ఇట్లా అట్లా కాకుండా బాగుంది అసలు అప్పుడివే బావుండేవి కానీ ఇప్పుడు ఎవరైనా వేసుకుందాము అనుకున్నా కూడా ఇప్పుడు ఉండే పోరగాళ్ళే వెక్కిరిస్తారు మా ఫ్రెండ్స్ వెక్కిరిస్తారు ఇట్లా ఉంది వేసుకొని పోతున్నా ఇట్లా ఉన్నది వేసుకోవాలా నేను ఎవరైనా చూస్తే నవ్వుతరు అది ఇది అని అసలు వాళ్ళు వేసుకోవడం కూడా వేసుకునే వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం లేకున్నా కూడా ఇప్పుడున్న ఫ్యాషన్ డ్రస్సులే వేసుకోవడానికి అలవాటు పడుతుర్రు కానీ భారతదేశం ఫ్యాషన్ అనేది నిజంగా చాలా మారిపోయిందండి మేము నేను ఎలాంటి బట్టలు వేసుకుంటాను అంటే నేను ఎప్పుడు మేము ఇప్ అప్పుడంటే మేము అప్పటి కాలం మనుషులం అని కాదు ఇప్పటి కాలం కూడా మనుషులమే కానీ మాకు ఎట్లంటే మేము పంజాబీ డ్రస్సులే వేసుకుంటాము కుట్టించినవి ఎట్లా అంటే ఫుల్లుగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టించుకొని మొత్తం పై నుంచి క్రింది దాకా మిగతా వాటికి చున్నీ ఉంటుంది మేము ఇలాంటి బట్టలు వేసుకున్నాము కానీ అట్లా చేతుల దగ్గర చినిగిపోయినవి వేసుకోవాలా అండి ఇప్పుడు ఇప్పుడున్న ఫ్యాషన్ని ఎంకరేజ్ చేయవద్దు అననట్లే కానీ మన భారతదేశ ఫ్యాషన్ని మరచిపోకూడదు అప్పుడు ఎట్లున్నామో మనం అట్లనే సాంప్రదాయంగా అట్లనే ఉండాలి కానీ మొత్తం ఇట్లా కూడా ఉండొద్దని అంటలేము కదా ఉండాలి కానీ ఎంతలో ఉండాలో అంతే ఉండాలి ఫ్యాషన్ అన్నది ఫ్యాషన్ వరకే ఉండాలి అంతేగాని దానికి మించి పోవద్దు మేము ఎప్పుడైనా అసలు ఎక్కడ తీసుకున్నాము అంటే మేము మా ఊరికి ఒకాయన వస్తాడు ఎవరు కారాయనని అంటే కారాయన ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఆయన కారులో బట్టలన్నీ తీసుకొని వస్తాడు

ఆయన కాడ ఆ క్లాత్ తీసుకొని మాకు డబ్ అంటే మాకు సూట్ అవుతుందా ఆ కలరు లేకపోతే మంచిగా ఉంటుందా లేదా దానికి దగ్గట్టు లైనింగ్ కూడా తీసుకొని ఆ మెటీరియల్స్ అంటే ఆ క్లా ఆ వస్తువులన్నీ తీసుకొని పోయి మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక ఒక తాత కుట్టేది అన్నమాట డ్రస్సులు అంటే ఏ పంజాబీ డ్రెస్ అయినా ఇక మా మాకు ఎట్లా కుడతాడు అంటే కరెక్ట్ మా స్ట్ర మాది బాడీ ఎట్లా ఉంది ఎంత కుడితే వీళ్ళకి సరిపోతుంది ఎంత లూజ్ చేస్తేవీళ్ళకి సరిపోతుందని ఆ తాత కుడతాడు అన్నమాట మేము ఆ తాత దగ్గరనే ఇస్తాము చిన్నప్పటి నుంచి ఆయన మా మమ్మి అయినా మా ఆయన కాడికే పోవడం నేర్పింది మేము ఇప్పుడు కూడా ఆయన కాడికే పోతాము మేము ఆడనే కుట్టించుకుంటాము ఆ తాతకి తీసుకుపోయి మెటీరియల్ ఇస్తే మాకు కనీసం మాది ఇంకో ఎక్స్ట్రా కొలతల డ్రెస్ తీసుకోకుండా కూడా మాకు డ్రెస్ కుట్టి ఇస్తాడు అంత బాగా కుడతాడు మస్త్ ఎక్స్పీరియన్స్ అన్నమాట తాతకి అట్లా మేము అక్కడనే కుట్టించుకుంటాము అన్నమాట మేము చాలా తక్కువ కొన్న డ్రస్సులు వేసుకోవాలి అంటే ఎప్పుడో ఒక్కసారి అంటే ఎప్పుడో ఒక్కసారి వేసుకుంటాము తప్ప ఎప్పుడూ అవే వేసుకోము కాకపోతే

మీషోలనో లేకపోతే బయట బయటకి పోయి షాపింగ్ చేయడమో ఏదైనా ఒక్కటి ఎట్లనైనా మాకు ఎక్కడ నచ్చితే అది తీసుకుంటాము మాకు ఎట్లా ఉండాలి అంటే పంజాబ్ డ్రెస్ అవి ఉండాలి పంజాబ్ డ్రెస్సు దానికి పాయింటు దానికో చున్నీ చున్నీ ఖచ్చితంగా వస్తేనే తీసుకుంటాము ఇప్పుడు పో ఇప్పుడున్న యువత ఎట్లా చేస్తుర్రంటే చున్నీలేకుండా వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడ పోయినా పట్టణాలల్లో చూసినా ఇంకా ఈ మధ్యలో ఊరు పోరగాళ్ళు కూడా అదే వేసుకుంటున్నారు ఏది చున్నీలు లేకో చున్నీలు లేకుండా హాండ్స్ దగ్గర హోల్స్ వచ్చి వేసుకుంటున్నారు అన్నమాట అట్లా కాకుంటా

చున్నీ ఉన్న బట్టలే తీసుకుంటాము అన్నమాట చున్నీ లేకపోతే అసలు నేనైతే వేసుకోవడానికి ఇష్టపడనండి వేరే వాళ్ళు అంటే మరి అది వాళ్ళ ఇష్టం వాళ్ళకు నేను ఏమీ చెప్పలేనులే కానీ నాకు ఎందుకంటే చున్నీ వేసుకుంటే ఎట్లా అనిపిస్తుందంటే ఒక ఒక మంచి ఫీల్ అన్నమాట అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మంచిగా ఉంది ఈ డ్రెస్సు మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది ఇట్లనే వేసుకోవాలి నిండుగా వేసుకోవాలి ఇట్లా అనిపిస్తుంది కానీ కొందరు ఏమంటారు ఏమంత ఇది ఫ్యాషన్ ఇప్పుడు అందరూ వేసుకుంటారు నేనూ వేసుకుంటా అట్లా కాకూడదు కనీసం స్కార్ఫో ఏదైనా ఒకటి పరదా ఏదైనా ఒకటి వేసుకోరు అట్లనే పోతారు ఇప్పుడు బాయ్స్ అయితే అబ్బాయిలకి ఏమన్నానా వాళ్ళొక షర్టు ఒక ప్యాంటు వేసుకొని పోతే అయిపోయే వాళ్ళకి సంబంధించింది వాళ్ళది వేరు అమ్మాయిలకు ఖచ్చితంగా ఒక చున్నీ ఖచ్చితంగా నిండు ఒళ్ళు ఎక్కడా కనిపించకుండా నిండుగా డ్రెస్సు ఒక ప్యాంటు మంచిగా సాంప్రదాయంగా భారతదేశపు ఆడపిల్ల అనేటట్టు డ్రెస్ వేసుకొని వెళ్ళాలి ఎక్కడ బయటకి వెళ్ళినా ఎక్కడైనా చుట్టాల ఫంక్షన్ అయినా ఏదైనా బర్త్డే అది బర్త్డే అయినా ఏదైనా గుడికైనా ఎక్కడికైనా ఇప్పుడు పోరగాల్లుండ్రు అసలు గుడికి పోయినా చున్నీ లేకుండానే జీన్సులు వేసుకొనే జీన్సులు వేసుకోవాలి కానీ ఎట్లా ఉండాలి పద్ధతిగా భారతదేశం ఫ్యాషన్ అనేది కనిపించేటట్టు ఉట్టిపడేటట్టు వేసుకొని పోవాలి అంతే గాని ఇప్పుడు అందరూ వేసుకుంటారు ఇది ఫ్యాషన్ ఎవ్వరు ఏమనరు గుడికి కూడా వేసుకొని పోదాము అంటే గుడికి అట్లా వేసుకొని పోకండి తప్పు అది అప్పటి మునుపటి బట్టలతో పోలిస్తే మాత్రం ఈ బ ఈ బట్టలు ఇప్పుడున్న ఫ్యాషన్ బట్టలు అయితే మారాయని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మారాయి నేను అనుకోవడం కాదు అసలు మారాయి అప్పట్లో మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఏ డ్రెస్లు వేసుకునేది వాళ్ళు మా మమ్మీ వాళ్ళు యూత్ అంటే యంగ్ ఉన్న యువత ఉన్నప్పుడు ఏ డ్రెస్సులు వేసుకునేదంటే మా మమ్మీ హాఫ్ సారీ అని అంటారు ఇప్పుడు హాఫ్ సారీ అని అంటారు కానీ అప్పుడు లంగావోణీ అనేది లంగావోణీ వేసుకొని కళ్ళకు కాటుక పెట్టుకుని మంచిగా రెడీ అయి ఒక వాచ్ పెట్టుకుని పోయేది కానీ ఇప్పుడు ఎట్లా పోతారు ఒక టాప్ వేసుకొని లేకపోతే ఒక జీన్స్ వేసుకొని జుట్టు విరబోసుకొని పిచ్చిపిచ్చిగా ఆ గడ్డి అంతా జుట్టు అంతా వేసుకొని పోతారు అన్నమాట అట్ల కాకుండా అప్ అందుకే నేను అదే అంటున్నాను ఇప్పుడు అప్పుడు అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉంది అసలు అప్పట్లో అట్లా వేసుకుని పోయేది కానీ ఇప్పుడు ఇట్లా పోతుర్రు దాన్నే నేను అందుకే అంటున్నా మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఇప్పుడు బట్టలు మారాయని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మారాయి ఖచ్చితంగా భారతదేశంలో ఫ్యాషన్ అంటే నా అభిప్రాయం ఏంటి అంటే అసలు భారతదేశంలో కల్చర్ అనేది మే అంటే ఇప్పుడు కొందరు ఎట్లా అంటే పెళ్ళయిన వాళ్ళు బయటికి వెళితే ఏదైనా ఫంక్షన్స్కి వెళితే లేకపోతే ఏడకన్నా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళితేనే సా చీరలు కట్టుకుంటారు కానీ మిగతా అప్పుడు అసలు చీరలు కట్టుకోవట్లే అప్పటికాలం పేరెంట్స్ అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇరవై నాలుగు గంటలు చీర కట్టుకునే ఉంటారు కానీ ఇప్పుడున్న పిల్లలు ఒక పిల్లలు అయితే వాళ్ళు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు చీరలు కట్టుకుని ఉండలేరు ఉండరు కూడా ఎందుకు అది ఫ్యాషన్ నైటీలు వేసుకోవాలి ఇంట్లో అది ఫ్యాషన్ చీరలు కట్టుకోవద్దు అది ఫ్యాషన్ కాదు కానీ అట్లా ఉండవద్దు భారతదేశము ఆడ ఆడపిల్ల అమ్మాయి అంటే ఇరవై నాలుగు గంటలు చీరలు కట్టుకోవాలి అంటే అది మన సాంప్రదాయం అంతేగాని చీరలు అంటే ఇట్లా మస్తు బరువు బరువుంటాయి చికాకు చికాకు వస్తాయి అట్ల కాకుంటా చీర అనేది మనం ఒక సాంప్రదాయంగా చూసి మనం చీరలు కట్టుకోవడం అలవాటు చేసుకొని చీరలు కట్టుకుని సాంప్రదాయ పెళ్ళి అయి పెళ్ళి అయినవాళ్ళకే చీరలు కట్టుకోవాలి మన యువత పిల్లలు అయితే మంచిగా పద్ధతిగా నిండుగా డ్రెస్సులు వేసుకొని పోవాలి నా అభిప్రాయం ప్రకారం భారతదేశం ఫ్యాషన్ గురించి అయితే నా అభిప్రాయం ఇదే అండి ఎవరు చెప్పినా నేను ఇదే చెప్తాను ఏంటిది అని అంటే ఎవరైనా ప్రతీ ఒక్క అమ్మాయి ఎవరైనా నిండుగా బట్టలు వేసుకోవాలి అదే అమ్మాయైనా అబ్బాయైనా అబ్బాయైనా కూడా బనియన్లు వేసుకొని తిరుగుకుంటూ సగం చడ్డీలు వేసుకుని తిరుగుకుంటూ గిట్ల కాదు నిండుగా బట్టలు వేసుకోవాలి వాళ్ళు కూడా అంగీ చొక్కా మొత్తం నిండుగా వేసుకోవాలి పాయింటు నిండుగా వేసుకోవాలి అప్పుడే వాళ్ళకు అయినా చూస్తానికి అందంగా ఉంటుంది మనకు చూడ్డానికి అందంగా ఉంటుంది అంతేకానీ సగం విప్పేసుకొని సగం ప్యాంటు కోసేసుకుని ఈడ మోకాళ్ళ వరకు చింపుకుని ఇది ఫ్యాషన్ కాదండి భారతదేశం ఫ్యాషన్ అయితే అసలు అది కాదు నా ప్రకారం అయితే భారతదేశం ఫ్యాషన్ ఇది